అవును చెప్పండీ మిన్రల్ వా మిన్రల్ మిన్రల్

మీకు స్టీల్ క్లోజ్ చేసి ఇవాలా ఆ ప ట్యాప్ వేసి ఎంసీల్ వేసి బిగించేయచ్చు మేడమ్ అయ్ అయిపోద్ది మేడమ్ సరే మేడమ్ వచ్చే ముందు కాల్ చేస్తాను ఓకే మేడమ్ సరే

రెండు ప్లాస్టిక్ బోర్డ్లు సింక్లు రెండు ఎంసిబిలు ఒకటి రెండు ఎల్ బెండ్లు సరే మేడమ్